ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఆటలు పాటలు చదువు అన్నింటి మీద విజ్ఞానం వీటన్నింటి మీద ఒక అవగాహన బాగుండేది ఇప్పుడు పరిస్థితుల్లో ఈ కంప్యూటర్లు టీవీలు ల్యాప్టాప్లు వచ్చేసి ప్రజలు విజ్ఞానానికి వినోదానానికి వినోదానికి దూరమైపోతున్నారు చిన్నప్పుడు ఒక ఇరవై సంవత్సరాల బ్యాకు చదువుకునే స్కూల్లో ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ వో రోజు ఒక గంట పాటు వ్యాయామం కానీఎక్సెస్సైజులు కానీ ఆటలు కానీ ఒక పీటీ అయ్యవారు దానికి సపరేటుగా టీచర్ని ఏర్పాటు చేసి పిల్లలకి ఆడించే పిల్లలు ఆడించే వాడు దీని వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఫిజికల్ ఎక్సెస్సైజు ఇప్పుడు ప్రజెంటు రోజుల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు టీవీకి అంకితమై పోతున్నారు ఉరుకులు పరుగులు డబ్బు మనీ సంపాదన వీటి మీద పడిపోయి అసలు ఆరోగ్యం గురించి పట్టించుకోవటం లేదు జనాలు ఎట్ల అయిపోయిందంటే ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది చివరకు అందువలన రోగాలు కూడా ఎక్కువ అయిపోయి ప్రతి హాస్పటలలో ప్రతి ఆరోగ్య కేంద్రంలో క్యూలో నిలబడి ఒక చిన్న జబ్బుకు కూడా రెండు మూడు రోజులు వేసి వెయిట్ చేసి డాక్టర్ చుట్టు తిరిగి చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పాత రోజుల్లో హాస్పటల్ అనేది ఎవరు అసలు ఎరగరు ఎక్కడో హాస్పటల్ ఉండేది ఏదన్నా చిన్న చిన్నవి ఉన్నా కూడా ఈ వనమూలికలతో వంటింట్లో ఉండే ర చిన్న చిన్న దీనుసులతో వాటితో నయం చేసుకునే వారు మన పెద్దవారు అందువల్ల వారు హాయిగా వంద ఏళ్లు జీవిం జీవించేవారు ఇప్పుడు ఈ కాలంలో నలభై యాభై ఏళ్లకే అన్ని రోగాలు వచ్చేసి అందువల్ల విజ్ఞానం లేక నవ్వు నాలుగు విధాల మంచిది నవ్వు ఆయుష్షుని పెంచుతుంది అని ఆలోచన ఎవరికీ రావటం లేదు అసలు ఈ నవ్వడం వల్ల హార్మోన్స్ ఉత్పత్తి అయి మనిషి జీవిత కాలాన్నిపెంచుతుంది హ్యాపీ హార్మోన్స్ అంటారు వీటిల్ని హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి కాక ఈ ఎప్పుడు అలజడి ఈ మనోవ్యధ సంపాదన ఈ యొక్క టెన్షన్ జీవితంతో కూడుకున్నది అందువల్ల ఇప్పుడుండే పరిస్థితుల్లో సినిమాలు కూడా తీస్తున్నారు సినిమాలకు కూడా పోయే వాళ్ళు లేక టీవీలో నాటికలు సీరియల్స్ ఇవి చూస్తూ ఆఖరికి వంట చేసుకునే టైం కూడా దొరకడం లేదు ఇప్పుడున్న జనాలకి క్యాటరింగ్ తెప్పించుకోవటం హోటల్లో తెప్పించుకోవటం తినటం టీవీలు చూడటం ఉరుకుల పరుగులు మీద ఆఫీసులకి వెళ్ళటం ఇదే నిత్యజీవితమైపోయింది అందువల్ల గత ఇరవై సంవత్సరాలకి ఇప్పటికీ చాలా తేడా ఉంది రోగాలు కూడా పెరిగిపోయినాయి నలభై యాభై ఏళ్లకే హార్టేటాక్లు వస్తున్నాయి జనాలకి ఎందువల్ల అంటే ఈ సంతోషం అనేది లేదు హ్యాపీ హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి కావడం లేదు అసలు మనిషి ఎట్లా అయిపోయాడు అంటే ఒక యంత్రంలాగా అయిపోయినాడు మానవ జీవితం యాంత్రికం అయిపోయినది ఎక్ససైజ్ లేక బాత్రూముల్లో కూడా షవర్లు తిప్పుకునే స్నానం చేస్తున్నారు కానీ వంగి చంబుతో స్నానం చేసే నాదుడే కనపడటం లేదు ఈడ కూర్చుని రిమోటుతో ఫ్యాన్లు ఆపేసుకుంటున్నారు కానీ లేచిపోయి స్విట్చ్ ఆపేసుకునే ఓపికలు కూడా లేవు మంచాల మీద పడుకుని టీవీ రిమోట్ ఆప ఆపరేట్ చేస్తారు ఈ టెక్నాలజీ మారింది కానీ ఆరోగ్య సై జీవన విధానం మారలేదు సైన్స్ పెరిగింది కానీ మనిషి ఆరోగ్య జీవితం మారలేదు అందువల్ల రోగాలు ఎక్కువైపోతున్నాయి అందువల్ల క్రీడలు క్రీడలు అనేవి అసలు ఇప్పుడు ఎక్కడ లేవు ఏ స్కూల్లో చూసినా ఏ ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్లు అట్టే ఉన్నది గవర్నమెంట్ స్కూల్లు అట్టే ఉన్నాయి ప్రజ పిల్లలకి ఎంతసేపు మానసిక ఒత్తిడి పుస్తకాల మోతా చదువు చదువు చదువు స్కూలుకి పోతే చదువు ఇంటికి పోతే చదువు ఆఖరికి తల్లిదండ్రులు కూడా ఒక గంట సేపు ఆడుకుని వస్తానన్నా మమ్మీ అన్న కూడా పంపియటం లేదు పిల్లలని చదువు హోంవర్క్ రాయి చదువు ఏంది మార్కులు తక్కువ వచ్చాయి ఈ ఈ ఆలోచన ఎక్కువ అయిపోయింది కానీ ఒక గంట సేపు రిలాక్స్ అవుతాడే అబ్బాయి తర్వాత వచ్చి చదువుకో నాన్న ఆడుకురా కొంతసేపు అట్లా ప్లే ప్లే గ్రౌండ్సు లేవు కార్పొరేట్ స్కూల్సులో కూడా ప్లే గ్రౌండ్స్ లేవు అంతస్తుల మీద అంతస్తులు కట్టుకొని స్టడీల మీద స్టడీలు చెప్పుకుంటున్నారు కానీ క్లాసుల మీద క్లాసులు చెప్పుకుంటున్నారు కానీ కనీసం ఒక గంట అన్నా వ్యాయామం కానీ క్రీడలు కానీ కనీసం ఎంటర్టైన్మెంట్ అనేది కూడా కరువైపోయింది జనాల్లో అది పాత రోజులకి ఈ రోజులకి చాలా డిఫరెన్స్ ఉంది అందువల్ల మనము కూడా ఒక రవ్వ ఆలోచించి మానవత దృక్పథంతో అందరం ఆలోచించి పాత రోజుల్లో మన పెద్దవాళ్లు ఎట్టున్నారు ఎప్పుడు మనం ఎట్లున్నాము వాళ్ళ ఆరోగ్యం ఎట్లా ఉంది మన ఆరోగ్యం ఎట్లా ఉంది అని ఒకరి రవ్వన్న ఆలోచించాల ఆలోచిస్తే ఆరోగ్యం కూడా పెరుగుతుంది ఆయుషు పెరుగుతుంది ఇంట్లో వాళ్ళ సంసార జీవితం కూడా హ్యాపీగా జరిగిపోతుంది ఆ సంసారం ప్రతి సంసారంలో కూడా అప్పుడు నవ్వు అనేది లేదు నిద్ర లేయటం క్యారేజులు పెట్టుకోవడం వెళ్ళిపోవటం అంతే రావడం మళ్లీ వండుకోవడం తినడం పండుకోవడం అదే పనై పోయింది కానీ ఒక సంతోషం అనేది కరువైపోయింది ప్రతి కుటుంబంలో ఒక సమస్యగా తయారు అయ్యింది అందువల్ల పాత రోజుల్లో ఇప్పుడు ఆ పండగలు సంక్రాంతి వచ్చినప్పుడు ఎడ్ల పందాలని ఆ పందాలని ఈ పందాలని క్రీడలు పెట్టి ప్ర ఫ్రైజులు పెట్టి ఆ ఊరి ఊరి పల్లెటూరి వాతావరణంలోకి ఇంకా ఎక్కువ ఉంటుంది పల్లెటూరి వాతావరణంలో ఆ ముగ్గుల పోటీలని ఎడ్ల పందాలనీ సంక్రాంతికి ప్రతిదానికి ఎంటర్టైన్మెంట్ చేస్తూ జనాల్ని ఆకర్షిస్తా ఒక ప్లే గ్రౌండ్ లాగా ఎడారులు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టి ఆనందంగా వాళ్ళ జీవితం గడిచిపోయేది ఎక్కడెక్కడ పని చేసుకున్నా వాళ్ళు కూడా ఆ పండక్కి ఆ ఊరికి వచ్చి వాళ్ళయొక్క జీవితాన్ని సంతోషంగా చేసుకొని అన్నాలు వండేసి మళ్ళీ తర్వాత వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ ఉద్యోగరీత్య వాళ్ళే అట్టా వెలిపోయన్నారు ఆ పండగ అనేది కూడా లేకుంటే ఇప్పుడు అది కూడా ఆ ఎంటర్టైన్మెంట్ కూడా ఇప్పుడు కరువై పోను ఆ పండుగ ఉంది కాబట్టి ఎక్కడెక్కడ దూర దూర విదేశాల్లో ఉండే వాళ్ళు కూడా సొంత ఊళ్ళకి వచ్చి పండగలు చేసుకుంటు అంత పాత ఫ్రెండ్స్ని కలుసుకుంటు ఎంజాయ్మెంటు ఏం చేశావు నువ్వేం చేసావు ఇవి కాలక్షేపం చేసుకుంటా సంతోషంగా ఆ పది రోజులు ఆ నాలుగైదు రోజులు పండగలవి పోయినదాక సొంతూరులో ఉండి తర్వాత వాళ్ళ యొక్క జీవనబ్రుతి కోసం వాళ్ళ యొక్క ఏ ప్రదేశాలలో ఉంటారో ఆ ప్రదేశాలకు పోయి ఉద్యోగాలు చేసుకుంటూ కాలం వెళ్ళ బోసుకుంటున్నారు మళ్ళీ పండక్కి మళ్ళీ వచ్చి ఈ విధంగా చేసుకుంటారు గాని ఇంతకు ముందు పూర్వపు రోజుల్లో ఇవన్ని లేవు అక్కడక్కడా పని చేసుకుంటా ఆ ఊరులో చేసుకుంటా ఈ వ్యవసాయం చేసుకుంటా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా ఉంటా రోజు సందడి సందడిగా ఉండేది సాయంత్రం అయితే ఆటలు షికార్లు గ్రామసభలు పెట్టుకుంటా ఆ విధంగా ఎంటర్టైన్మెంట్ ఉంది ఇప్పుడు ఈ కాలంలో ఎంటర్టైన్మెంట్ అనేది అసలు లేదు క్రీడలు అనేవి అసలు లేవు అందువల్ల నేను కోరుకునేది ఏందంటే మళ్ళీ మనం పాత రోజులకు పోయి మన పెద్ద వాళ్ళ ఆచారాలను పాటిస్తాము అనీ నేను కోరుకుంటున్నాను అందుకు సమాజం కూడా ఆ దశలో అడుగులు వేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను